నాణాలు సేకరించడం వల్ల నాకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది నాకు ఎప్పుడన్నా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా బాధగా ఉన్నప్పుడు నా నాణాల సేకరణ ఒకసారి చూసి వాటిని లెక్కపెట్టినప్పుడు నా ఒత్తిడి బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది నాణాలు అన్ని మా తాతగారు నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చినవి కావున వాటిని చూసినప్పుడల్లా వాళ్ళ మాటలు వారి బోధనలు గుర్తుకు వచ్చి నాకు ఎంతో సహాయ పడతాయి అలాగే నా నాణాల సేకరణ పాఠశాలలో ప్రదర్శించడం వలన వచ్చిన బహుమతి చూసినప్పుడల్లా నాకు ఆనందంగా ఉంటుంది మా స్నేహితులు బంధువుల ఫంక్షన్లలో నాణాలు ప్రదర్శించినప్పుడు నా నాణాలు సేకరణ మెచ్చుకున్నారు దీనివల్ల ప్రజల్లో నాణాల గురించి అవగాహన పెరిగింది దీనివల్ల నా మానసిక ఆరోగ్యం ప్రభావితం చేస్తుంది